నా చిన్నతనంలో నేను డాన్స్ ఎక్కువగా ఇష్టపడ్డాను నేను డాన్స్ ఇష్టపడ్డం చూసి నా తల్లితండ్రులు నన్ను ఒక డాన్స్ స్కూలులో చేర్పించారు అప్పటినుంచి నేను నా టీచర్ దగ్గర డాన్సును నేర్చుకుంటూ ఉండేదాన్ని అలాగే కాకుండా నాతోటి విద్యార్థులతో కూడా వాళ్ళకి వచ్చిన కొంచెం కొంచెం డాన్సును చూసి నేను కూడా నేర్చుకునేదానిని అలా నేర్చుకోని దాని తర్వాత నేను స్వతంత్రంగా డాన్సును నా టెన్త్ క్లాసులో నేను ప్రదర్శించాను